రమ్య ట్రావెల్సేనా అంటే మేము ఇప్పుడు కాకినాడ నుంచి గుంటూరు వెళ్ళాలి టుమారో టుమారో నైట్ ట్వెల్వ్ బయలుదేరాలి రేపు మార్నింగ్కి టెన్ అలా మార్నింగ్ టెన్కి అలా రీచ్ అవ్వాలి అంటే ఇంకా ముందుగా వెళ్ళాలి అంటే ముందుగా వెళ్దాము కాకినాడ నుంచి గుంటూరుకి అయితే ఆ టైంకి వెళ్ళాలి అక్కడ మాకు మీటింగ్స్ ఉన్నాయి గుంటూరులో అక్కడికి నేను వెళ్ళాలి నేను ఒక్కణ్ణే కాదు ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే సిట్టింగ్ ఒక సిక్స్ అంటే పెద్దదే ఒక సిక్స్ అలా పట్టాలి టైంకి అయితే డ్రో టైంకి అయితే అక్కడ మమ్మల్ని దింపాలి అక్కడకి వెళ్ళాక మీటింగ్స్ అయిపోయాక టూ డేస్ టూ డేస్లో కూడా వన్ డే ఉంటుంది వన్ డే అయితే గుంటూర్లో ఏది స్పెషల్ అవన్నీ టూరిజం చెయ్యాలి మొత్తం అన్ని చూపించాలి ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ ఏమైనా తీసుకుంటారా ఫుడ్ కూడా మీరే ఫుడ్ కూడా మీరే పెట్టుకుంటారా మొత్తం అన్నింటికీ కలిపి ఎంత అవుతుందో చెప్పండి అంటే షార్ట్ టైం కదా టుమారోనే స్టార్ట్ అవ్వాలి ఎప్పటికి రీచ్ అవుతామో తెలియదు కాబట్టి మీరు టైమింగ్స్ చెప్పండి మాకు ఒకేనా సరే ఇయ్యండి

ఏదున్నా పర్వాలేదు ఎందుకంటే అర్జెంట్ అది ఇప్పుడు వెళ్ళడం సో ఏసీ ఏసీ కారే తీయండి ఇంకో సిక్స్ మెంబర్స్ ఉంటారు

ఓకే మేమైతే టూ డేస్ చెప్పాము అక్కడికి వెళ్ళాక ఏమైనా ఉండాలి అంటే మీరు ఉంటారు కదా ఎక్సట్రాగా ఏమైనా అంటే ఛార్జెస్ పెంచుకుంటారు అంతే కదా ఓకే అయితే మాకు చెప్పండి అయితే కాంటాక్ట్ చెయ్యండి మళ్ళీ ఒక హాఫ్ ఎన్ అవర్లో చేస్తాను అన్నారు కదా ఓకే